మా స్కూల్లో భారత భారతీయ శాస్త్రవేత్తల గురించి చాలా మంచిగా చెప్పారు భారతీయ శాస్త్రవేత్తలు చాలా ఉపయోగాలు మరియు మంచి పనులు చేశారని చెప్పారు భారతీయ శాస్త్రవేత్తలు కొన్ని మంచి ప్రయోగాలు చేసి సమాజానికి ఉపయోగకంగా ఉపయోగకరమైన ప్రయో ప్రయోగాలు చేశారు అందులో సివి రామన్ అనే గణిత శాస్త్రజ్ఞులు ఒకడు గణితంలో సి రామన్ ఎఫెక్ట్ అనే ప్రయోగాన్ని చేసి గణితాన్ని అభివృద్ధి చేశాడు

సైన్స్ స్క్వేర్లు పెట్టి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు అందులో నేను కూడా పాల్గొన్నాను మంచి మంచి ప్రయోగాలు చేశాను అలాగే ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఒక పెద్ద ఏరోనాటికల్ ఇంజనీర్ మన విమానాల గురించి చాలా పరిశోధన చేశాడు మనుషుల్ని ఆయన ఎగరాలని చాలా ప్రయత్నించారు ఆయన బీచ్లో కూసున్నప్పుడు పక్షులను చూసి ఎగరాలనే ఆలోచన వచ్చింది అందువల్ల ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ చేసి ఒక ఏరో ఒక ఏరోప్లేన్ని చాలా అభివృద్ధి చేశారు

సివి రామన్ని అబ్దుల్ కలాం గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలవు ఆయన చాలా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అంటే మంచి ఏరోనాటికల్ ఇంజనీర్ మంచి శాస్త్రవేత్త సివి రామన్ మ్యాథ్స్ గణితంలో చాలా ప్రతిజ్ఞుడు సివి రామన్ చాలా గణితంలో చాలా ప్రజ్ఞుడు గణితాన్ని చాలా అభివృద్ధి చేశాడు గణిత ఆయనను ఆయన జన్మదిన సందర్భంగా చాలా ప్రతి ఒక్క స్కూళ్లలో ఆయన జన్మదిన సందర్భంగా ఎన్నో ఈవెంట్లు అలాంటివి చేస్తూ ఉంటారు సివి రామన్ చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే మనకు మాటలు చాలవు ఆ కాలంలోనే సివి రామన్ అంతగానం చేశారు కానీ అలాగే ఎలా కానీ ఈ కాలంలో గానీ మీరు ఉంటే చాలా దేశం చాలా ముందుకు కొనసాగుతుంది అలాగే ఇంకో శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు ఆర్యభట్ట గారు మన గణితంలో సున్నాని కనిపెట్టారు మనకు ఇప్పుడు సున్నా లేకపోతే ఎటువంటి వాల్యూ చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే సున్నా లేకపోతే మ్యాథ్స్ చాలా కష్టం అవుతుంది సున్నా వాళ్ళనే మొత్తం మ్యాథ్స్ ఉంటుంది సున్నా లేకపోవడం వలన మ్యాథ్స్ చాలా కష్టమవుతుంది గణితంలో చాలా కష్టంగా ఉంటుంది సున్నా అంటే చాలా ఉపయోగకరమైన నెంబర్ సున్నా లేకపోతే ఎటువంటి నెంబర్స్ లేవు ఉదాహరణకు పది వంద వెయ్యి యాభై అరవై ఇలాంటివి నెంబర్లు ఉండవు మనకు తాత్కాలికమైన నెంబర్లు ఉండవు సున్నా అంటే చాలా ఉపయోగకరమైనది ఆర్యభట్ట గారు ఇది కనుగొన్నారు అలాగే చాలామంది ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో

కానీ ఈమధ్య ఈ మధ్యలో కొంతమంది ఫేక్ శాస్త్రవేత్తలు కూడా ఉంటారు వాళ్ళు తెలిసినవి తెలియని తెలిసినవి తెలిసిన తెలియనే తెలిసినట్టు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ చాలా ప్రయోగాలు చేస్తున్నారు అలాగే ప్రజల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళ వలన ప్రపంచానికి చాలా హానికరం మా స్కూల్లో వీళ్ళ గురించి చాలా చెప్పారు ఫేక్ శాస్త్రవేత్తలు వల్ల చాలామంది చనిపోతున్నారు వాళ్ళపైన ఎటువంటి ఎటువంటి హానికరం చాలా హానికరమైన ప్రయోగాలు చేస్తూ మనుషులు ప్రాణాలు తీస్తున్నారు ఫేక్ శాస్త్రవేత్తలు చాలా హానికరం ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ సర్టిఫికెట్లు మంచిగా ఉండాలి చదువు మంచిగా ఉండాలి ఇలాంటి చాలా ఉండాలి శాస్త్రజ్ఞులు కావాలంటే చాలా కష్టం ఇలాంటివి చేయాలంటే మనకు ఎటు చాలా కష్టంగా ఉంటాయి మనం శాస్త్రవేత్తలు కావాలంటే చాలా ప్రయోగాలు చేయాలి